జీవితంలో కల అనేది చాలా ముఖ్యం ఒక వ్యక్తి కన్న కల వల్ల ఒక వంద మంది లేదా రెండు వందల మంది ప్రజలు ఆ కల కోసం చాలా కష్టపడుతూ ఉంటారు ఆ కష్టానికి తగ్గ ఫలితం కూడా ఎంతో ఉంటుంది అది వారి జీవితాన్ని కూడా మారుస్తుంది అలాగే ఒక కంపెనీ ఏర్పడాలి అంటే ఒక మనిషి కల చాలా ముఖ్యమైనది ఆయొక్క కల ఆయొక్క మనిషి కళ కంపెనీ నిలబెట్టడం అయితే ఆ కంపెనీలో పని చేసే వంద మంది వర్కర్లకు జీవితం ఇవ్వడం ఇలా జీవితంలో కల అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది